మా స్వీయ నృత్యం అంటే మన సాంప్రదాయ భారతీయ నృత్యాలు ముఖ్యంగా క్లాసికల్ నృత్యాలని అంటారు ఇవి వేదాలు పురాణాలు రామాయణ మహాభారతం వంటి గ్రంథాలలో చెప్పిన కథల ఆదారణంగా నాటకమయంగా భావప్రకటనతో కూడి ఉంటాయి ఇందులో హస్తాల అభ్యాసం ముఖ భావాలు శరీర భంగిమలు చాలా ముఖ్యమైనవి మన స్వీయ నిత్యాలు చాలా క్రమబద్ధంగా ఉంటాయి తాత్విక భావాలు దేవతల ఆరాధన భక్తి ప్రేమ వంటి భావనలు చూపిస్తాయి ఉదాహరణకు భరతనాట్యం కూచిపూడి మణిపూరి వంటి నృత్యాలు సమకాలిన నృత్యాలు అంటే అట్రాక్షన్ ఎక్కువగా ఉండే క్రొత్త దోరణులు కలిగిన ఎక్కువగా హిప్ హాప్ బ్యాలెట్ కంటెంపరీ వంటి శైలులైన డ్యాన్సులు ఇవి ఎక్కువగా వినోదం కోసం ఫిట్నెస్ కోసం లేదా వ్యక్తిత్వాన్ని బయ బయట పెెట్టేందుకు చేస్తారు ఇందులో శరీర త్రృటిలో ఎక్కువగా రీతులు ఫ్రీ స్టైల్ క్రియేటివిటీతో ఎక్కువగా ఉంటాయి అంటే మా స్వీయ నృత్యం మరింత సంప్రదాయపరమైనది కథాపరమైనది భావప్రకటనలతో నిండినది అయితే సమకాల నృత్యం కొత్త ట్రెండ్ సరదా శరీర విన్యాసాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ఇరు విధానాలని ప్రత్యేకంగా తమ ప్రాముఖ్యత ఆలోచనలతో యువత ప్రాచుర్యం పొందుతున్నాయి